మేము మా శ్రీకాకుళం జిల్లాని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటాం ఎప్పుడు మేము ఎల్లప్పుడు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉంటాము పర్యావరణ పరీక్ష పరిరక్షణలో మా ప్రయత్నాలు ఏమిటంటే ఇప్పుడు ఆ చెరువులో నీరు ఉందనుకో ఆ చెరువులో నీటిని మేము కలుషితం కాకుండా చేస్తాము అంతేఆకుండా ఆ పంటలు పండించే అప్పుడు భూమి కలుషితం కాకుండా చూస్తాము ఎందుకంటే మేము పంటలు పండించే అప్పుడు ఎక్కువ రసాయనాలు వాడకుండా మంచి సేంద్రీయ ఎరువుతోనే పంటలు పండిచడం వల్ల భూమి అనేది ఈ సా సారవత్వాన్ని కోలిపోదు అన్నమాట అందుకోసమే మేము సేంద్రీయ ఎరువులు వాడడంవల్ల భూమి తన తన పంటను ఉత్పత్తిని చేసే దిగుబడిని ఎక్కువగా ఇస్తుంది అంతేకాకుండా నీటిని మేము పరిరక్షిస్తాము నీటిని ఎక్కువ వేస్టూ చేయము ఎవరికి ఎంత కా ఎంతసేపు నీళ్ళు అవసరమో అంతసేపే నీళ్ళు దింపుకుని పెట్టుకుంటాము మళ్ళీ మా చెరువులని కలుషితం కానివ్వము అంతేకాకుండా మా ఊరిలో ఒక్క బోరుబావి కూడా మేము తవ్వించలేము మేమందరం కలిషి గ్రామ పంచాయతిలో మాట్లాడుకోని బోరు వేపించుకోవోద్దు అని మేము మాట్లాడుకున్నాము అంతేకాకుండా పర్యావరణ పరిరక్షిస్తున్నాము చే రోడ్డుకి ఇరువైపులా చెట్లు పెడుతున్నాము ప్రతీ ప్రతీ ఒక్కరీ ఇంటి ముంగిట చెట్టు అనేది ఉంటుంది అంతేకాకుండా మేము చెట్లు కొట్టేయము మా ఊరీలో గుట్టలు కుడా ఉన్నాయి ఆ క్వారీల వారు వచ్చి ఆ గుట్టలను కొట్టుకోని తీసుకోనిపోతాం అని అన్నారు కాని మేము అడ్డుపడి వాళ్ళని ఈ వెళ్ళగొట్టాము మళ్ళీ ఈ ఇప్పుడు మనమింత పరిశ్ర పరిశుద్రంగా పర్యావరణంగా ఉంటాము మన భవిష్యత్తు తరాలకు కూడా అంత పరిశుభ్రతను పర్యావరణాన్ని అందించగలము ఇప్పుడే మనము అన్ని అడవులను చెట్లను నరుక్కుంటూపోతే తర్వాత తరాల వారికి చూడ్డానికి కూడా ఉండదు కాబట్టి ఇపుడే మనం చెట్లను పెంచి పర్యావరణాన్ని రక్షించాలి భావితరాలకు కూడా మంచి భవిష్యత్తును ఇచ్చినవారము అవుతాము పచ్చని చెట్లు ఉండడంవల్ల మనకు మంచి శ్వాస వస్తుంది అదే చెట్లు కొట్టి వేస్తే మనం మోటారు వాహనాలు తిరగడంవల్ల మన ఊరిలో ఉన్న గాలి అనేది పరిశుభ్రం అయిపోతుంది అందుకోసమే మేము ఎక్కువుగా ఎలక్ట్రిక్ బండ్లను వాడడానికి మేము ప్రయత్నిస్తున్నాము ఇపుడు మేము ఏ సమస్య వచ్చిన అందరం కలిసి పరిష్కరించుకోని దానికి తగ్గట్టు చేస్తాము మళ్ళీ చెత్త అనేది ఎక్కడపడితే అక్కడ పడి పడి వేయకుండా చెత్తబండి వచ్చినప్పుడే పడివేస్తున్నాము ఇది మా ప్రయత్నాలు